రైతు ఆత్మహత్యలను నివారించడానికి ఉద్దేశించబడిన కొన్ని సెల్ఫ్ లైన్లు ఏమిటి మీ ప్రాంతంలో కౌన్సిలింగ్ సెంటర్ ఏదైనా ఉందా రైతు కుటుంబాలని ఎంతగా ఎంత కష్టపడుతున్నాయి అంటే మరెమోనండీ రైతులు ఆత్మహత్యలు అంటే పంట పొలాల పంటకు మనం పెట్టుబడి పెట్టినప్పుడు దిగుబడి కరెక్ట్గా రాకపోతే ఆయా ఏం చేస్తారండీ వాళ్ళు కూడా చేసుకుంటే అంటే ఆత్మహత్య చేసుకుంటారు కదా అయ్యా అప్పుల బాధలకు వాళ్ళేమో అక్కడా ఇక్కడా ఋణాలు తీసుకొని వడ్డీలకని ఆ తాకట్టు బంగారం తాకట్టు పెట్టుకొని అట్లా ఇట్లా చేసి పొలం వేసుకుంటారండీ ఎందుకంటే మంచి పంట దిగుబడి మంచిగా వస్తుంది కదా వస్తుంది అని ఆశతో దిగుబడి పంట నాశనం అయిపోతే ఇంకా ఏం ఏమిచేస్తామండీ మా కొన్ని హెల్ప్ లైన్స్ అయితే ఉన్నాయండీ వన్ జీరో ఎయిట్కు వన్ వన్ నైన్ జీరో ఆ వన్ నైన్ జీరో సెవెన్ హెల్ప్ లైన్ నెంబర్ అయితే ఉంది అండి రైతులను ఉద్దేశించి దానికి కాల్ చేస్తే ఆ వస్తారని చెప్పేసి అంటారండి కానీ మేమైతే ఎప్పుడూ కాల్ చేయలేదండి మాకంటే అంటే మాకంత అవసరం రాలేదండీ ఇప్పుడువరకైతే రైతుల కుటుంబాల కష్టాలు ఎంత కష్టపడుతున్నాయంటే మరి ఇంకా నిజమే కదండీ ఈ ఆరు సంవత్సరాలు ఒక పంట పండించడానికి ఆరు సంవత్సరాలు పండుతుంది ఆ ఒక పంట పంటకు ఎంత కష్టపడాల్సొస్తుంది ఇప్పుడు అంటే మిషిన్లు వచ్చాయి కానీ ఇంకా పాత కాలంలో ఇంకా చాలా కష్టం ఉండేది కదండీ కలుపు తీయడమని నాటు వేయడమని కుటుం వేయడమని అవన్నీ ఉండేవి ఇప్పుడు అవన్నీ ఎక్కడ ఉన్నాయండీ మంచిగా ఆ అంటే అంటే మిషన్లన్నీ వచ్చేసాయి కదా అంత కష్టమా అయితే ఏమి ఉంటలేవు కాకపోతే రైతులకు పెట్టుబడి పెట్టినంత కష్టం గా పెట్టుబడి పెట్టినంత దిగుబడి రావట్లేదు దాని వల్ల అప్పుల పాలవుతున్నారు మళ్ళీ ఋణమాఫీ ఇచ్చేస్తామని చెప్పేసి అట్లా ఇట్లా అంటున్నారు కానీ అవన్నీ కరెక్ట్గా అమలు చేయట్లేదు ప్రభుత్వము అవన్నీ వాటిమీద దృష్టి పెడితే బాగుంటుందని నా ఉద్దేశమండీ